వ్యాపార వాణిజ్య వంటి సాంకేతికత ఆర్థిక వ్యవస్థలలో తెలుగు భాషను ఎలా ఉపయోగిస్తారు వ్యాపార వాణిజ్యం వంటి సాంకేతికత ఆర్థిక వ్యవ ఆర్థిక వ్యవస్థలో తెలుగు భాష ముందంజలో ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రాథమిక భాష కాబట్టి ప్రతి చోట తెలుగును విరివిగా వాడడం వల్ల వ్యాపారస్తులకు అనగా చదువు వ్యాపారం చేయడానికి చదువుకున్న వారు వస్తారు చదువుకోని వారు వస్తారు

తెలుగు భాషను వినియోగిస్తు చేసుకోవడం జరుగుతుంది ఆర్థిక వ్యవస్థలో తెలుగు భాష చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి చదువు వస్తుంది వస్తుంది అన్న విషయం లేకుండా చదువు వచ్చిన వారు చదువురాని వారు తెలుగు భాషను మాట్లాడగలరు కాబట్టి ఏ వ్యాపారాన్ని అయిన తెలుగు భాషలో మాట్లాడడం ద్వారా విరివిగా వ్యాపారస్తునకు వ్యా లబ్ధిదారునకు కొనుగోలుదారులకు అన్ అన్నీ వర్గాల వారికి అర్థమయ్యే విధంగా తెలుగు భాషను వినియోగిస్తు వ్యాపారాన్ని అభివృద్ధి చెంద చెందించడంలో తెలుగు భాష చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇతర భాషలు మాట్లాడే వారిలో కూడా చాలామంది నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రం వారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాన్ని చేస్తున్నారు అనుకుందాం కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు ఈ వ్యాపారస్తుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకోవాలంటే తప్పనిసరిగా తెలుగు వాడు తెలుగు భాషను నేర్చుకుని తెలుగు భాషను అభ్యసించిన వాడై ఉండాలి తెలుగు భాషను మాట్లాడడం వినడం వచ్చిన వాడై ఉంటే ఇక్కడ వ్యాపారం కానీ వాణిజ్య వ్యాపారం కానీ చాలా చక్కగా సమృద్ధిగా చేసుకోగలడు అలాగే ఆంధ్రవా ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకకు వ్యాపారానికి వెళ్ళిన వారు కూడా పక్కా తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాల్సిందే అక్కడ నుండి వ్యాపారస్తులను మోటివేట్ చేయడానికి వారి భాషా ప్రాధాన్యతను చూపించాల్సిందే కావున ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక భాష తెలుగు క కర్ణాటక రాష్ట్రంలో వారి ప్రాథమిక భాష ఏమంటారు కన్నడ తమిళనాడులో వారి ప్రాథమిక భాష తమిళం ఇంకా తెలంగాణాలో కూడా ప్రాథమిక భాష తెలుగుగా ఉంటుంది కావున ప్రాథమిక భాష తెలుగును వాణిజ్య వ్యాపార పరంగా వంటి స్థానిక ఆర్థిక వ్యవస్థలో తెలుగు భాష మన రాష్ట్రంలో ముందంజలో ఉన్నది